నాకు ఒక పాప ఒక బాబు వీళ్ళ ఇద్దరిని స్కూల్ లో జాయిన్ చేయడానికి అయ్యే ఫీజులు చాలా ఎక్కువ పాప వచ్చి సెవెంత్ క్లాసు బాబు వచ్చి ఫిఫ్త్ క్లాస్ ఈ సెవెంత్ క్లాసు ఫీజు వచ్చి మూడు నెలలకి ఎనిమిది వేల ఆరు వందలు తీసుకుంటున్నారు బాబు ఫీజు ఫిఫ్త్ క్లాస్కి వచ్చి మూడు నెలలకి ఐదువేల నాలుగు వందలు తీసుకుంటున్నారు ఈ ఫీజులు మూడునెలల ఒకసారి అలాగ నాలుగు టర్ములు కట్టవల్సి వస్తుంది ఈ ఫీజులే కాకుండా ఇంకా మళ్ళీ బుక్సు మళ్ళా అందులో టెక్స్ట్ బుక్సే ఉంటున్నాయి మళ్ళీ నోట్ బుక్స్ మళ్ళీ బయట కొనుక్కోవాలి మళ్ళీ జోమెంట్రీ బోక్స్లు పెన్నులు పెన్సిల్సు మళ్ళీ వాళ్ళ డ్రాయింగ్కి కావాల్సిన స్కెచ్చెసు కలర్సు ఇంకా వాళ్ళు ఎగ్జామ్సు రాయడానికి ఒక్కొక్కసారి పేపర్సు ఇవన్నీ కూడా బయట కొనవల్సి వస్తుంది సంవత్సరానికి వచ్చేసరికి వీళ్ళ ఫీజులు కట్టడానికి దాదాపు ఇద్దరికి డెబ్భై వేలు పైన అయిపోతుంది ఈ ఫీజులు చాలా ఎక్కువై అయినాయి ఈ నాటి మరి కాలేజెస్లో స్కూళ్ళలలో స్కూళ్ళకే ఇంతంత ఫీజులు తీసుకుంటే వీళ్ళ కాలేజీ చదువులు వచ్చేటప్పుడుకి ఇంకా ఎంతెంత ఫీజులు కట్టవల్సి వస్తుందో